కరెంట్ వల్ల ప్రమాదాలు కాదు కరెంట్ వల్ల ఘోరాలే జరుగుతూ ఉన్నాయి ఈ కాలం రేపట్లో వాటిలో మొదటిగా మనం మాట్లాడుకుంటే కరెంట్ అనేది కమ్ ప్రజలకి అంటే మనుషులకి ముఖ్యమైన ఒక అందుబాటులో ఉండే అవసరమైన పరికరంగా మారిపోయింది పరికరం అనగా వస్తువు లాగా ఇంకా అది లేకపోతే ఆ మనిషి ఆ రోజు ఏం చెయ్యలేనంతగా

ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతాయి కరెంట్ వల్ల కరెంట్ ఎంతైతే మంచిదో అంతకి అంతకంటే ఎక్కువ ప్రమాదం కూడా కరెంట్ని ఎంత అయితే మనం వాడుకుంటామో అంతే జాగ్రత్తగాను మనం వాటిని వాడుకునే విధానం కూడక మనం కరెక్ట్గా పెట్టుకుంటే మనకి కరెంటు బాగా ఉంటుంది కరెంట్ వల్ల ఎన్నో ప్రమాదాలు ఘోరాలు జరిగాయి నేను మా ఊరిలో ఉన్నప్పుడు తల్లి తండ్రి పిల్లలు అందరూ ఒక ఒకనాడు వారి చేనులో పనిచేస్తూ ఉండగా మోటరు వెయ్యడానికి వెళ్ళిన వారి తండ్రి కరెంటు కాటుకు గురై చనిపోయారు ఆ శోకంలో తల్లిదండ్రులు వారి పిల్ తల్లిదండ్రులు ఉన్న వారి తల్లి కూడక అతడికి సహాయం చేద్దామని వెళ్ళి తల్లి కూడా చనిపోయింది పిల్లలకి ఏం తెలియక ఆ సోకాన్ని చూస్కోలేక వాళ్ళు లేపుతూ ఉన్నా సరే వాళ్ళేం కదలకపోవడంతో చుట్టూ ఉన్నవారు చూసి వారు చనిపోయారు అని చెప్పి ఆ పిల్లలను ఈ మందలిస్తూ అలా వెళ్లొద్దు కరెంట్ ఉందని చెప్పి వారిని దగ్గరకు తీస్కొని వారికి అంత్యక్రియలు పూర్తిచేసి ఆ ఊరి వారికి ఆ ఊరి సర్పంచ్కి ఫిర్యాదు చెయ్యగా వారు ఏమి దానికి స్పందించలేదు ఏదైనా ఇలా ఘోరాలు ఇంకా ఎక్కువైతే కరెంట్ వల్ల ఇంకా ప్రాణాలు ఎక్కువ పోతే వీటిల్ని ప్రభుత్వం వరకు తీస్కెళ్ళాలని కరెంటునీ వినియోగించుకోవాలి కానీ ఒక పద్ధతిలో వినియోగించుకోవాలని చెప్పి వారు ఎన్నో షరతులు విధించగా వారు ఇవన్నీ లెక్కచేయకుండా ఆ యొక్క అధికారుల అదికారులు వీటిని ఏమి పట్టించుకోకుండా ఎన్నో ఎన్ని ఎన్నో దారుణాలు ఎన్నో మరణాలు సంభవిస్తూ ఉన్నాయి వీటిని ఎవరు పట్టించుకోవట్లేదు ఈ కాలం దగ్గరలో నీళ్ళల్లో ఎంతోమంది పడి చనిపోతున్నారు ఎందుకంటే నథింగ్ అంటారు నథింగ్ అన్నక కరెంటు నీటిలో కలుషితమై నీటిలో ఆ కరెంట్ వైర్లు ఆనుకొని ఎంతోమంది చనిపోతూ ఉన్నారు అది ఒక మన ఊరులోనే కాదు పట్టణాల్లో ఇంకా వేరువేరు ప్రాంతాల్లో కూడా ఈ కరెంటు వల్ల ఎంతో మంది చనిపోతూ ఉన్నారు రోజువారి కాలంలో వారు ఎక్కువగా ఉపయోగించేది కరెంటు మాత్రమే ఆ కరంటే వారికి శాపంగా వారి ప్రాణాలకు ముప్పుగా ఎంతో దారుణాన్ని చోటు చేస్కుంటూ ఉంటుంది ఇవన్నీ ఒక్క ప్రజల యొక్క తప్పులే అని మనం అనకూడదు ఎప్పుడు ఎందుకంటే పై అధికారుల నిర్లక్ష్యం వారి పట్టించుకోకుండా ఉండే గుణం కూడా ఇవి ఇవి చిన్నచిన్న ప్రజలకు లేదంటే చిన్న చిన్న ప్రాణాలకు ఎంతోమంది ప్రాణాలు తీస్కోడానికి ముఖ్య కారణంగా మారుతున్నాయి కరెంట్ వైర్లని కరెక్ట్ టైంలో సెట్ చెయ్యకపోవడం వారికి కరెంట్ ఉన్నా వాటిని అనుకున్న టైంలో కరెక్ట్గా ఉపయోగించుకోకపోవడం ఎందరో నిర్లక్ష్యం చేస్తూ కరెంట్ని ఆ కరెంట్ దెబ్బకి కరెంట్ కాటుకి ఎంతోమంది చనిపోతున్నారు పిల్లా జల్లా లేకుండా ఎంతోమంది చనిపోతున్నారు మాయమైపోతారు ఈ కాలం రేపటిలో కరెంట్ని ఒకటే మాట చెప్తున్నాను కరెంట్ని ఎంతైతే ఉపయోగించుకుంటామో అంతే జాగ్రత్తగా దాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటూ దాన్ని వాడుకుంటూ ఉండాలి కరెంట్తో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని దూరంగా ఉంచాలి కరెంట్కి ఆ కరెంట్ వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో అందరికీ ఒక పాటంగా చెప్పాలి గుణపాఠంగా మారేంతవరకు చూస్కుంటూ ఉండకూడదు ఇవన్నీ ప్రజల వద్దకు వారి పిల్లలు వారి తల్లిదండ్రులు పిల్లలకి బోధిస్తూ వారికి కరెంటు యొక్క లాభాలు మరియు ప్రత్యేకంగా నష్టాలను ఎక్కువగా చెప్తూ అందరికీ ప్రజల్లో మంచి చైతన్యం ఉండి కరెంట్ని ఎంతైతే వాడుకోవాలి ఎలా వాడుకోవాలి అనే ఒక అంశంపై అందరికీ దృక్పదని మంచి ఆలోచన దృక్పథాన్ని అందరిలో పెంచి పిల్లలను చానా జాగ్రత్తగా అందరూ జాగ్రత్తగా ఉండాలని అందరికీ చెప్తూ ఉండాలి కరెంటు ఎంతో అందరికీ తెలుస్తూ ఉండాలి వాటిని ఎంతవరకు ఉపయోగించుకోవాలి తెలుస్కోవాలి